సైన్స్ అండ్ టెక్నాలజీలో పురోగతి అనేది చాలా ఎక్కువగానే ఉంది దీని వల్ల అందరు కూడా చాలా డెవలప్ అనేది అవుతున్నారు ఈ మన దేశంలో ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఆరోగ్యసేతు యాప్ అని ఇంకా చాలా రకాలైనటువంటి యాప్స్ అనేవి వచ్చేయి ముఖ్యంగా గవర్నమెంట్ తరుపు నుంచైతే ఆరోగ్యశ్రీ యాప్ ఆరోగ్యసేతు అనే యాపు ఎక్కించుకోవటం వల్ల మా చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ఏవైతే కోవిడ్ కేసులు ఉన్నాయో అది ముందుగా ఎలక్ట్ చేయటం జరుగుతుంది అంతేకాకుండా జర్నీలో ఉన్నప్పుడు కూడా ఎవరైతే మన చుట్టు ఉన్నారో వారు కూడా మాస్కులు వేసుకోకపోయినా వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ లేకపోయినా కూడా ఇది ఎలక్ట్ చేయటం జరుగుతుంది అలాగే సైన్స్ సైన్స్లో సైన్స్లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఇప్పుడు ఆరోగ్యర సంరక్షణ అనేది కూడా విస్తరింపచేసే విధంగా ప్రభుత్వం ఎన్నో కార్యకలాపాలను ప్రవేశపెట్టటం జరిగింది